హలో నమస్తే అండి నా పేరు షేఖ్ మస్తాన్ భాషా అండి అవునండి నేను ఈ వారం న్యూ యార్క్ నుండి లాస్ఏంజల్స్కి వన్ వే ఫ్లైట్ టికెట్ కావాలండి నాకు అవునండి అవునండి ఎకనామిక్ క్లాసే అండి నాకు కొంచెం ఈ వారంలో లేదంటే వచ్చే వారంలో ఫ్లైట్ టికెట్స్ ఒకసారి చూసి చెప్పండి ఓకే అండి నేను వెకేషన్ కోసం వెళ్తున్నానండి అవునండి ఓకే అండి ఒకసారి బుధవారం టికెట్ రేట్ ఎంతుందో ఒకసారి చెప్పగలరా నాకు ఓకే అండి మరీ ఎక్కువ ఉందండి ఒకసారి శనివారం టికెట్ కూడా శనివారం టికెట్ ప్రైస్ చెప్పండి ఆ సరే అండి అయితే ఒకసారి గురువారం కూడా చూసి చెప్తారా నాకు ఓకే అండి అయితే ఆ గురువారం రేటుకే కొంచెం చూసి ఆ ప్రైస్కే నాకు ఒక టికెట్ బుక్ చేసేయండి అవునండి వన్ వే ఫ్లైటే ఎకనామిక్ క్లాసే అండి అవునండి సరే అండి అవునండి నా పేరు షేఖ్ మస్తాన్ భాషానే అండి అవునండి న్యూ యార్క్ నుండి లాస్ ఏంజెల్స్ వరకేనండి అవునండి ఓకే అండి థ్యాంక్ యూ అండి